లడ్డు రవ్వ లడ్డు ఎర్ర లడ్డు జీడిపప్పు లడ్డు నేతి లడ్డు జాంగ్రీ మైసూర్ పాకు పూతరేకులు జిలేబి పాలకోవా నేతిక్ నేతి పాలకోవా డ్రై ఫ్రూట్ లడ్డు బాదుషా జున్ను చెక్కలు అరిసెలు మిఠాయి మైసూర్ పాకు